హలో వెన్నెల ఆప్ట్ ఆప్టికల్స్ యేనా మాట్లాడుతుంది అదే అండీ మాకు లెన్స్ కావాలి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు అదే అండీ నాకు సైట్ వచ్చి అదే అండీ వెన్నెక వెన్నెల ఆప్టికల్స్యే కదా మీరు మాట్లాడుతుంది అదే అండీ డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసారు సైట్ ఉంది నాకు లైట్గా హెడ్ఏక్ కూడా వస్తుంది అదే అండీ నాకు ప్రెజంట్ వచ్చి అదే అండీ నేను ప్రిస్క్రిప్షన్ వచ్చి మీకు సెండ్ చేసేస్తాను నాకు ఏ మోడల్ కావాలంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏ ఏ మోడల్స్ ఉన్నాయండి ఏ ఏ షేప్స్ అవైలబుల్గా ఉంది

నాది లై లేదండి లైట్ ఓవల్ షేప్లో ఉంటుంది ఫేస్ వచ్చి

ఫ్రేమ్ వచ్చి లైట్ పింక్ టూ కలర్స్ మిక్స్ అయ్యేలా వస్తుందా అండీ ఫ్రేమ్ అంటే నాకు లైట్ పింకిష్ బ్లాక్కిష్ కలర్లో కావాలి

సరే అండీ అదే అండీ ఇప్పుడు ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటే ప్రైస్ ఏమన్నా ఉంటుందా అంటే ఇప్పుడు ఉంటుంది కదా మనకి ఈ రౌండ్ షేప్ ఇలా రెక్టాన్గల్ షేప్ ఇలా అనేసి ఓవల్ షేప్ ఇలా అని లే అవునా అవునండీ నేను ఈ మధ్యలో వేరే చోట బయట గ్లాసులు వేయించుకుని తీసుకున్నాను గ్లాస్ది ఉంటుంది కదా లెన్స్ అనేది గ్లాస్ గ్లాస్ మెటీరియల్ అది బ్రేక్ అయిపోయిందండీ అదే వాటర్లో తడిస్తే కూడా అది లో ల అదే గ్లాస్ లోపలకి ఫామ్ అయ్యి సరిగ్గా కనిపించడం లేదు ఏది తీసుకుంటే అదే అండీ ఎండలో వెళ్ళినప్పుడు లైట్గా హెడ్ఏక్ వస్తాంది సో దాని వల్ల యూవి ప్రొటెక్షన్ లెన్స్ ఎమన్నా ఉంటే ఓకే అండీ అదే అండీ అలా ఉంటే చాలు కూలింగ్ సరే అండి సరే అండి అదే అండి నాకు లే సైట్ వచ్చి ఎక్కువేం లేదండి వన్ పాయింట్ ఫైవ్ అలా ఉంది సమ్థింగ్ ఇప్పుడు సైట్ పెర్ సరే ఓకే అండి సరే అండి థ్యాంక్స్ అండి